హలో అవునండి అది చెప్పండి మీకు రిక్వయిర్మెంట్ ఏముంది ఎంతుంది స్పేస్ ఎంతుంది కన్స్ట్రక్షన్ చెప్పండి నేను చెప్తాను కాస్ట్ ఎంత అవుతుంది చెప్తాను ఓకే

ఇంకొక ఇంకొక ఫ్లోర్ కట్టాలి ఇంకొక ఫ్లోర్ కట్టాలి ఓకే కట్టిస్తాము సార్ యాక్చుయాల్గా మేము మామూలుగా అయితే ఫర్ అంకణం బేసిస్ మీద తీసుకుంటాము అంకణంకి ఇంత కాస్ట్ అని తీసుకుంటామండి అంకణంకి మేము టాప్లో అయితే మేము మామూలుగా ఎయిటీ థౌజండ్ తీసుకుంటాము అంకణం కాస్టు మెటీరియల్ అంతా మెటీరియల్ అంతా మీదేనండి ఇంకా కూలీలు అన్ని మేమే మేమే అంకణంకి ఎయిటి థౌజండ్ పడుతంది సార్ ఎయిటి థౌజండు లేదు సార్ ఇంకా అంటే మా అందులో అందులో ఏంటంటే ప్రొవైడ్ ఏంటంటే ల్యాబ్ సార్ అది మేము మొత్తం కంప్లీట్గా అయిన తరువాత ఎన్ని అంకణాలు వస్తున్నాయో అంత మనం చెప్పగలము సార్ అది ఫర్ ఎగ్జాంపులు టోటల్గా వచ్చి ఒక ట్వెంటీ అంకణాస్ వచ్చిందనుకోండి ట్వెంటీ ఎయిటీ థౌజండ్ పడుతుంది అంటే మేము స్టెప్స్

సార్ మీ సైటు కన్స్ట్రక్షన్ ఎంత సార్ అది ఎంతుంటుంది అంటే మీ ఇల్లు ఇప్పుడు కదా ఆల్రెడీ చెప్పండి సార్ ఇరవై అంకణాలు ఉంటే ఇబ్బంది లేదు సార్ మనకు ఈజీగానే అయిపోతుందిలే సార్ పది అంటే కొంచెం ఇంకొక రెండు లక్షలు ఎక్స్ట్రా పడొచ్చు తప్పకుండా సార్ సార్

మేము రేపు వస్తాము సార్ మీరు అడ్రెస్ పెట్టండి మేము రేపు వస్తాము వచ్చి మొత్తం చూసుకుంటాము ఎంత మంది లేబర్స్ కావాలి ఎంత మంది లేబర్స్ని ప్రొవైడ్ చెయ్యాలనేది కూడా మేము చూసుకుంటాము సార్ సార్ మీది ఏమి లేదు సార్ ట్రాన్స్పోర్ట్ కాని లేబర్స్ కాని అంతా కూడా మాదేనూ మేమే తీసుకొస్తాము లేదు లేదు సార్ అవ్వేమి లేదు సార్ లేదు లేదు మొత్తం మావే సార్ మొత్తం మావేను జస్ట్ మాకు ఓన్లీ కన్స్ట్రక్షన్ మెటీరియల్ వరకు మాకు మీకు మీరు ప్రొవైడ్ చెయ్యాల్సొస్తుంది ఆ మెటీరియల్ అంతా ప్రొవైడ్ చేసిన తరువాత మేమే ఇంకా అన్నీ మేమే పని చేసుకుంటాము సార్ సిమింటు కాని అన్ని మీరే ప్రొవైడ్ చెయ్యాలి మెటీరియల్ వరకు ఓకే సార్ తప్పకుండా సార్ తప్పకుండా సార్ ఓకే సార్ తప్పకుండా మేము కంప్లీట్ చేస్తాము సార్ థ్యాంక్ యూ సార్ తప్పకుండా చేస్తాము థ్యాంక్ యూ